విద్యుత్ కనెక్షన్ కోసం ముందుగా మనకు ఒక ఎకరం భూమి ఖచ్చితంగా ఉండాలి ఎకరం భూముంటే మనకి విద్యుత్ కనెక్షన్ అనేది ఇస్తారు విద్యుత్ కనెక్షన్ కావాలంటే ముందుగా మన భూమికి సంబంధించిన వన్ బి పాస్ బుక్ జిరాక్స్లను ఆధార్ కార్డ్ వంటి ఆధార్ కార్డులను జిరాక్స్ బిల్ ను పట్టుకొని ఎలక్ట్రికల్ ఆఫీస్ కు వెళ్ళి ఏఈ గారికి అప్లికేషన్ పెట్టుకొని దాన్ని తీసుకొని మనము మీసేవలో డీడీ కట్టాలి డీడీ కట్టిన తరువాత పదిహేను రోజులకు మన పేరు మీద మనకు లైన్ స్యాంక్షన్ అవుతుంది స్యాంక్షన్ అయినప్పుడు మనం పదకొండు వేల రూపాయలు ఒక మోటర్ కనెక్షన్ కు డబ్బులు కట్టాలి మిగిలిన నలభై ఐదు వేల దగ్గర సబ్సిడీ మనకు ప్రభుత్వం ఇస్తుంది కట్టిన పదిహేను ఇరవై రోజుల్లోపు మనకు మనకు సంబంధించిన లైన్ మ్యాన్ అదేవిధంగా ఆ పనికి సంబంధించిన కాంట్రాక్టర్ కలిసి మనకి విద్యుత్ కనెక్షన్ ఇస్తారు ఈ విధంగా మనము ఎక్కువగా లైన్ కనెక్షన్ పొందే అవకాశాలు ఉన్నాయి అదే విధముగా లైన్ కనెక్షన్ మనకు లైన్ మ్యాన్ కి ఇచ్చి మీటర్ బిగిస్తారు